రాజకీయాలలో ఉన్నవారు కళాకారులు రచయితలు మొదలైన వారు భీబత్సమైన మర్యాద పాటించకపోతే సమాజానికి ఏ విధమైన హాని జరుగుతుందా అని మీరు అనుకుంటున్నారు ఇది అనేక విధాలుగా సమాజంపై ప్రభావం చూపగలదు ఒకటిది సాంఘిక విలువలు పోగట్టుకోవడం ప్రజలు ముఖ్యంగా యువత సామాజిక ఆదర్శాలు విలువలు మరియు నైతికతలను ముఖ్యంగా ఆమోదిస్తారు రాజకీయ నాయకులు కళాకారులు లేదా రచయితలు మర్యాద వ్యవహరించకపోతే వారు అనుసరించే వ్యక్తులు కూడా అలాంటి వైఖరిని తీసుకోవచ్చు ఇది సమాజంలో అన్యాయం అవమానం మరియు నైతిక సహీనత పెరుగుతుంది రెండవది పరస్పర గౌరవం లేకపోవడం మర మర్యాద లేని వ్యవహారం ప్రతి వ్యక్తి గౌరవం ఇవ్వకపోవడం విభజన మరియు ప్రతిస్పందనను పెంచుతుంది ఇది సమాజంలో వివక్షతను దూర దురభిప్రాయాలను మరియు దుర్భావాలను అనుభవంచే అవకాశాలను పెంచుతుంది మూడవది సృజనాత్మకతపై ప్రభావం రచయితలు మరియు కళాకారులు సమాజానికి మంచి మార్గదర్శకాన్ని ఉపయోగించే శాంతి సాంఘిక అధ్యాన్ని మరియు భౌతిక ఎదుగుదలను పెంచుతారు అయితే వారు మరిద్దైన మ పద్ధతులు లేదా వ్యవహారాలు పాటిస్తే అది వారిని అనుసరించే జనాన్ని తప్పు దారితీస్తుంది సమాజం మెల్లగా బలిహీన పడవచ్చు అప్పుడు సామాజిక బంధాలు ప్రజాస్వామిక విలువలు మరియు ప్రజల భవిష్యత్తు ప్రమాదంలో పడవచ్చు